చిన్నపిల్లలు అంటే దానికి పర్టికులర్ వయసు అనేది ఏం ఉండదండి వాళ్ళకి ఇంట్రస్ట్ ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఒక చిన్న పిల్లాడు పెయింటింగ్ వేయడం కానీ లేదా ఏదన్నా గేమ్స్ లో కానీ డ్యాన్స్ లో కానీ ఇట్లాంటి వాటిల్లో తనకు ఇంట్రస్ట్ ఉందనుకోండి వాళ్ళు ఆటోమేటిక్గా మనం చెప్పకుండా మనం ఏమనుకున్న వాళ్ళే స్టార్ట్ చేస్తారు ఎందుకంటే దే ఆర్ ఇంట్రస్టేడ్ ఇన్ ద ఫీల్డ్ కాబట్టి దాంట్లో మనం జస్ట్ మనం చేయాల్సింది ఏం లేదు వాళ్ళని ఎంకరేజ్ చేయడం బాగా చేస్తున్నావురా వెల్డన్ కీప్ ఇట్ అప్ ఇట్లా మనం మోటివేట్ చేసిన కొద్దీ వాళ్ళు ఇంకా షైన్ అవుతారు వాళ్ళల్లో ఇంకా చేయాలని ఇంకా బెటర్గా డ్రా చేయాలి ఇంకా బెటర్గా డ్యాన్స్ చేయాలి అనే ఇలాంటి ఫీల్ వస్తుంది వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇంకా తన వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఇవ్వడానికంటే ఇంకా ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేస్తారు అట్లా జస్ట్ మనం చేయాల్సింది ఏం లేదండి చిన్నప్పటి నుంచే ఇప్పుడు అతని ఏజ్ స్కూల్కి వెళుతు ఉంటే త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అనుకుందాం ఫైవ్ ఇయర్స్ నుంచే తనకి పెయింటింగ్ మీద ఇంట్రస్ట్ వచ్చేటట్టు మనం ఉందనుకోండి ఆ ఏజ్ బెటర్ అన్నట్టు ఎందుకంటే ఈజీగా అడాప్ట్ చేసుకోగలుగుతారు ఆ వయసులో చిన్నపిల్లల కదా మనం ఏం చెప్పినా ఈజీగా వాళ్ళు తీసుకోగలుగుతారు అట్లా కాకుండా మనం ఏది పడితే అది చెప్పి అలా చేసి వాళ్ళ మైండ్ని పోల్ల్యూట్ చేయద్దు చిన్నపిల్లలకి ఏ వయసులో ఏది చెప్తే వాళ్ళది ఈజీగా నేర్చుకుంట్రు వాళ్ళ మైండ్ సెట్ ఆ టైంలో అనుకూలంగా ఉంటుంది ఏదన్నా ఈజీగా నేర్చుకోడానికి అందుకే చిన్నప్పుడే త్రీ ఫోర్ ఫైవ్ ఆ ఏజ్ టైంలోనే వాళ్ళకి కొంచం కొంచం దాని గురించి మనం నాలెడ్జ్ ఇచ్చుకుంటు పోవాలి ఒక పది పదిహేను అట్లా వయసు వచ్చేసరికి వాళ్ళు మంచిగా పెయింటింగ్ వేయడం నేర్చుకుంటారు ఇంకా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆ ఏజెస్ వచ్చేసరికి వాళ్ళు మాస్టర్స్ అయిపోతారు పెయింటింగ్స్ లో అంటే చిన్నపిల్లల ఉన్నపటి నుంచే వాళ్ళని మనని మనం వెల్ ట్రయిన్డ్ చేయాలి అట్లా చేసినప్పుడు ఏమైద్దంటే వాళ్ళు ఇంకా ఇంకా అంటే చాలా షైన్ అవుతారు అది నా ఒపీనియన్ అట్లా అంతే అండి